నేను మొదట కొనుగోలు చేసిన ప్రాడక్ట్ ఒక స్మార్ట్ఫోన్ వన్ప్లస్ నార్డ్ ఫోర్ దాన్ని కొన్నప్పుడు నాకు చాలా ఉత్సాహంగా ఆనందంగా అనిపించింది అంతకుముందు సాధారణ ఫోన్ వాడుతుండగా స్మార్ట్ఫోన్ ద్వారా ఫోటోలు తీయడం యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయడం వంటి కొత్త అనుభూతులు అనుభవాలు మొదలయ్యాయి ఇది నా డిజిటల్ ప్రపంచానికి గేట్వేగా మారింది నా వన్ప్లస్ నార్డ్ ఫోర్ ఫోన్ వల్ల నేను ఎంతో తెలుసుకున్నాను టెక్నాలజీ పై ఆసక్తి పెరిగింది నూతన విషయాలు నేర్చుకున్న అవకాశం వచ్చింది నిజంగా అది ఒక చిన్న ప్రాడక్ట్ అని నేను ఎప్పుడు అనుకోలేదు చిన్న ప్రాడక్ట్ అయినా నా జీవితం మీద మంచి ప్రభావం చూపించింది ఇదే నా పాజిటివ్ ఎక్స్పీరియన్స్ నా మొదటి ప్రాడక్ట్ పైన